హలో చైనీస్ రెస్టారెంటా ఇది మాకు చైనీస్ ఫుడ్ ఐటమ్స్ కావాలండి చికెన్ మంచూరియా అండ్ స్ప్రింగ్ రోల్స్ చిల్లీ చికెన్ అండ్ ఇంకా ఎగ్ రోల్ ఇవి మాకు ఈవినింగ్ లోపల మీరు ఆర్డర్ ఇవ్వగలరా మా అడ్రస్ వచ్చి తిరుపతిలో మధురా నగర్